ఊబర్ ఊబర్ వాళ్ళా అవునండి శ్రీకాకుళం నుంచి అండి విజయవాడకి వెళ్దాం అని అనుకుంటున్నామండి

తెలుసు మేడం అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది హోమ్ నుండే వెళ్ళండి ఎందుకంటే ఒకా త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నాం గదా అక్కడిదాక రావడం కష్టం అవుతుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది అంతే దగ్గరే ఉంటుంది టుమారో అప్ అండ్ డౌన్ అండి అవును

మార్నింగ్ నైన్ నైన్ వరకు

ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అండి అవగలుగుతాం ఎంత మేడం ప్రైజు ఏం డిస్కౌంట్ ఏం లేదా ఓకే

అడ్వాన్స్ ఎంత వంపమంటారు

ఓకే అండి ఓకే అండి సరే ఓకే ఓకే